హలో అక్షిత్ ఏనా మాట్లాడేది నీ అటెండెన్స్ లేదు బాబు లేద్ లేదు లేదు నీకు సెవెన్ ఆఫ్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు కదా నాన్న లేదు లేదు లే మీ కం కం కంపల్సరీ కంపల్సరీ ఫైన్ పే చేయాలి నాన్న అవును సార్ అట్లా కాదు నాన్న ఇప్పుడు నేను చెప్పేది నీ మంచి కోసమే కదా అట్ల్ నాకు చెప్పేది కరెక్టే మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందా నాన్నా నువ్వే చెప్పు చెప్పు ఎట్లయిన ఎట్ ఆల్రెడీ మాకు శిక్ష పడుతుంది నాన్న లేకపోతే నేను ఫోన్ చేస్తానా మీరు నాకు చెప్పరుగా లేదు లేదు అసలు లేదు నాన్న ఎప్పుడు లే లేదు లేదు నాన్న అసలు అట్లా అట్లా అనుకోకు నాన్న లేదు లేదులే అట్లా అనకు నాన్న మీ పేరెంట్స్కి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను నేను అట్లీస్ట్ నువ్వు ఫీజ్ పే చేయాలి నాన్న ఇప్పుడు ఫైన్ పడ్డది అది కాదు నాన్న అది కట్టకు నువ్వు ఇప్పుడు ఫైన్ పడలేదా నీకు అటెండెన్స్ లేదు కదా నీకు లేదు లేదు ఇది అలాంటిది కాదు పెద్ద పెద్ద స్కూల్ కాదు నాన్న ఇది నా నాకు ఎట్టి పరిస్థితులలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వు నాన్న మరి లేదు అ అట్లా కుదరదు నాన్న లేదు లేదు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది నీకు అర్థం చేయకపోతే మేము ఏమి చేస్తాం బాబు ఫీజ్ కడుతుర్రు నీకు అర్థం కాకపోతే నా తప్పా అసలు నువ్వు నువ్వు స్కూల్కే వస్తలేవు ఇంకా నీకు అర్థమవుతలేదా ఫంక్షన్స్ అవుతాయి నాన్న మేము కాదంటలేము నీకు అటెండెన్స్ లేదు నువ్వు చదువవు చదువు వస్తలేదు నీకు ఇంకా మమ్మల్ని అను మీరు మంచిగా చెప్తలేరని అంటే నువ్వే అంటివి కదా మంచిగా చెప్తలేరు నాకు మంచిగా అర్థం అవుతలేదని బట్టీ పడితే వస్తుందా ఎంతసేపు ఉంటుంది ఒక పదినిమిషాలు ఉంటుంది కావచ్చి బట్టీ పడితే అట్లా కాదు నాన్న నేర్చుకోవాలి

ఓకే